నాకు పాడడం అంటే చాలా ఇష్టం మరియు నాకు పడ్డానికి అత్యంత ఇష్టమైన సహిన్ క్లాసికల్ క్లాసికల్ సంగీతం చాలా ఆనందమైనది మరియు మానసిక ప్ర ప్రశాంతతను కలిగిస్తుంది